రమ్య ఏజెన్సీయేనా అండి టూరిస్ట్ గైడ్ మ్యామ్ నేను ఇలా అమెరికా నుండి వచ్చాను మ్యామ్ నేను నా హస్బెండ్ నేను కాకినాడలో ఒక టెన్ డేస్ స్టే చేయాలనుకుంటున్నాం మ్యామ్ సో అక్కడ ఏమన్నా ఫ్యామస్ ప్లేసెస్ ఉంటే తీసుకెళ్లగలరా మమ్మల్ని ఓన్లీ అంటే నాకు కాకినాడలో వర్క్ ఉంది మ్యామ్ అందుకని సో అక్కడున్నప్లేసెస్స్ ఏమన్నా ఫోర్ డేస్ విసిట్ చేసేందుకు చెప్తారా మ్యామ్ అవును మ్యామ్ లేదు మ్యామ్ క్యాబ్ అయితే మాత్రం క్యాబ్ ఇంకా ఎకామడేషన్ మొత్తం ఫుడ్డు టెన్ డేస్కి కావాలి మ్యామ్ ప్లేసెస్ విసిట్ చేయడం మాత్రం ఒక ఫోర్ డేస్కి మాత్రమే మాకు నాన్ ఏసీ కావాలి మ్యామ్ ఆ ఎస్ మ్యామ్ అండ్ క్యాబ్ కూడా నాన్ ఎసి ఏ కావాలి మ్యామ్ టెంపరేచర్ కండిషన్ కూడా కొంచెం చూసి చెప్పండి కూల్గా ఉండేటట్టు అయితే వద్దు ఆ ఎస్ మ్యామ్ అంటే అక్కడ కండిషన్కి ఇక్కడ వెదర్ కండిషన్కి డిఫరెంట్ కదా ఎస్ మ్యామ్ కూల్గా అయితే మాత్రం ఉండకూడదు మరీ హాట్గా కూడా ఉండకూడదు మీడియం ఓకే కొంచెం త్వరగా పెట్టండి మ్యామ్ సర్వీసెస్ ఏమొద్దు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ నాకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చా మ్యామ్